ప్లీజ్ టెల్ ది నెగటివ్ ఎక్స్పీరియన్స్ యు హ్యాడ్ విత్ యువర్ సెకండ్ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో ఒక టీవీ తరువాత ఒక హోమ్ థియేటర్ రెండు కొన్నాను తరువాత ఆ రెండు ఇంటికి డెలివరీ అయిన తరువాత రెండు ఓపెన్ చేసి చూసినట్లయితే ఆ టీవీ చూసుకుంటే ఆ టీవీ క్వాలిటీ తక్కువగా రావడం బ్రైట్నెస్ తక్కువగా రావడం నేను గమనించాను ఆ తరువాత హోమ్ థియేటర్ చూసుకున్నట్లయితే సౌండ్ ఎక్కువ పెట్టినట్లయితే సౌండ్ క్వాలిటీ లౌడ్లీగా క్లారిటీ లేకపోవడము నేను దీనిలో చూసాను గమనించాను ఆ తరువాత ఆ టీవీ బటన్లు చూసుకున్నట్లయితే చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఒకటి ప్రెస్ చేస్తే వ్యాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చే చేస్తే వ్యాల్యూమ్ డౌన్ అవుతూ ఉంది ఆ విధంగా టీవీ ఉంది అన్నమాట ఉంది అదేవిధంగా హోమ్ థియేటర్లు చూసుకుంటే రిమోటు సరిగ్గా పనిచేయడం లేదు అది ఆన్లైన్ ద్వారా కొనడం వల్ల ఈ విధంగా అంటే సరిగ్గా పనిచేయకపోవడము ఆ విధంగా జరుగుతూ ఉంది అది అట్లా కాకుండా నేను షాపుకి పోయేసి అన్నీ కరెక్ట్గా చూసుకొని కొనుక్కున్నట్లయితే నాకు ఇదేవిధంగా జరిగి ఉండేది కాదనమా కాదు ఇది ఒక నా లైఫ్లో నెగిటివ్ ఎక్స్పీరియన్స్గా భావిస్తూ ఉంటాను